నేను వాయిస్ కాల్నీ లేదా వీడియో కాల్నీ ఇష్టపడతాను ఎందుకంటే బేసికల్గా మనం మన అవసరాల గురించి వేరే వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది చిన్నప్పుడంటే స్కూల్ అయిపోయిన వెంటనే ఇంటికి రావడం ఆటలు అనేసి వచ్చి అందరం కలిసేసి ఉండేవాళ్ళు పరిస్థితులు పెరిగే కొద్దీ మనుషులు వేరే వేరే ప్రాంతాలకు వెళ్లి పని చేసుకోవడానికి చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది ఏదైతే ఇది వరకు ఉత్తరాలు రాసుకునే వాళ్ళు ఎప్పుడు వస్తాయో మూడు రోజులు పడతాయో నాలుగు రోజులు పడతాయోనని ఆలోచించడంతో బతకడానికి దానికే టెన్షన్ సగం జీవితం అయిపోద్ది వీడియో కాల్స్ని ఆడియో కాల్స్ని నేను బాగా ఉపయోగపడుతున్నాయి ఎందుకంటే ఒక మనిషిని మనం ఇదివరకు వాయిస్ కాల్స్ ఒకటే ఉండి వాయిస్ కాల్స్తో మనం మనిషిని దగ్గరగా మాట్లాడుతూ సంతోషంగా గడిపేయొచ్చు వీడియో కాల్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం మనిషిని చూసి మాట్లాడుతున్నంతసేపు మనకు కలిగే ఆనందం ఉంటుంది మన పేరెంట్స్తో మనం మాట్లాడినప్పుడు కాని మనకు ఇష్టమైన వారితో మన స్నేహితులతో మాట్లాడినప్పుడు కానీ చాలా ఆనందంగా ఉంటుంది అందువలన నేను వీడియో కాల్స్ని వాయిస్ కాల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను పైగా నేను బయట మాట్లాడం కన్నా ఫోన్లో మాట్లాడడానికే ఎక్కువ ప్రిఫెరెన్స్ ఇస్తాను ఎందుకంటే బయట బయట మాట్లాడకూడదు అని కాదు బయట మాట్లాడే విధానం వేరు కొన్ని కొన్ని సార్లు మొహమాటానికి కొన్ని చోట్ల మాట్లాడలేం ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా మాట్లాడాలనిపిస్తుంది అలాంటప్పుడు ఈ వీడియో కాల్లు ఫోన్ కాల్లు చేయడం వల్ల నాకు చాలా ఆనందం కలుగుతుంది నా నాకు నా ఫ్రీ టైం లభిస్తుంది నేను మళ్లీ రిఫ్రెష్ అవుతాను అందుకే నేను నాకు వీడియో కాల్స్ వాయిస్ కాల్స్ని నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అండ్ ఐ లైక్ ఇట్ అండ్ వాటిని ఇష్టపడతా